నాకు ఇష్టమైనది వేసవికాలం ఎందుకంటే వేసవి అనేది అనేక కారణాల వల్ల ఇష్టమైన సీజన్ నాకు అందులో మొదటిది వేసవిలో వాతావరణం సాధారణంగా వెచ్చగా ఉంటుంది అది అనేక వ్యక్తులు ఆస్వాదించేది రెండవది వేసవిలో అనేక పండుగలు మరియు సెలవులు జరుగుతాయి దీనివల్ల నేను నా కుటుంబంతో మరియు స్నేహితులతో సమయం గడపడానికి ఎంతో తోడ్పడుతుంది మూడవది వేసవి అనేది బహిరంగ సమయంలో గడపడానికి మరియు సూర్యున్ని ఆస్వాదించడానికి ఒక అద్భుతమైన సమయం అలాగే వేసవి కాకుండా నాకు వర్షాకాలం అన్నా శీతాకాలం అన్నా ఎంతో ఇష్టం ఎందుకంటే వర్షాకాలంలో సీతాఫలాలు వస్తాయి సీతాఫలాలు అంటే నాకు ఎంతో ఇష్టం కాబట్టి సీతా వర్షాకాలం అంటే నాకు ఎంతో ఇష్టం శీతాకాలం శీతాకాలం ఉదయమే లేచి బయట నడుస్తుంటే మంచు మీద పడుతుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది దాని ద్వారా నేను ఎంతో సంతోషిస్తాను కానీ శీతాకాలంలో వచ్చే సమస్య ఏంటంటే మంచులో నడవడం వల్ల జ్వరము రొంప వంటివి వస్తాయి